నేను నా విద్యా సంవత్సరం మొత్తం నేను పుట్టినప్పటి నుంచి నేను టెన్త్ దాకా సిద్ధార్దా స్కూల్లో చదువుకున్నాను విశాఖపట్టణంలో తరువాత అల్ఫోడ్స్ అల్ఫోడ్స్ ఇంటర్ కాలేజీలో ఇంటర్ నా పదకొండు పన్నెండవ తరగతి పూర్తి చేసాను తరువాత నేను శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీలో నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసాను ఫర్దర్ స్టడీస్ కోసం నేను పీజీని కూడా ఎంబీఏ పీజీని కూడా కంప్లీట్ చేయాలనుకున్నాను కాకపోతే కొన్ని కొన్ని కారణాల వళ్ళ పెళ్లి అనేది స్టెప్ ఇంట్రెస్ట్ వళ్ళ నా స్టడీని కంప్లీట్ చేయలేకపోయాను కాకపోతే నేను ఇప్పుడు ఫర్దర్ గా నా జీవితం బాగుపడాలంటే నా జీవితం ఇంక ముందు మంచి దారిలో కరెక్ట్ వేలో జాబ్ కు సంబంధించిన వేలో పోవాలంటే నేను ప్రత్యేకంగా ఏదైనా సోర్సెస్ లాంటివి కోచింగ్ లాంటివి స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి నేర్చుకొని తరువాత నేను భవిషత్తులో నా నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను దీనికి గాను నేను ఎంబీఏ కంప్లీట్ అయిన తరువాత ఎంబీఏ కంప్లీట్ అయిన తరువాత నేను హైద్రాబాదులో ఒక మంచి ఉద్యోగం చూసుకొని తరువాత మంచి భవిష్యత్తు వచ్చిన తరువాత పెళ్లి చేసుకొని నాకుగానొక పిల్లలు భర్త నా డబ్బు నేను సంపాదించుకొనే విధానం నాది నా కాళ్ళ మీద నేను నిలబడి సంపాదించుగలను అనే కాంఫిడెన్స్ నాకు రావాలి అలా నేను చేస్తాను చేసుకోవాలి అని నా భవిష్యత్తు కోరిక నేను భవిష్యత్తులో నేను ఆలా ఉండాలని అనుకుంటున్నాను